నా చిన్నపుడు నేను మా నాన్నగారు తాతయ్యగారుతో కలిసి భద్రాచలం ప్రయాణానికి వెళ్ళాము శ్రీరాముల వారిని దర్శించుకుని వచ్చాము ఆ ప్రయాణం నాకెంతగానో గుర్తుండి పోయింది అది నాకు సుమారు పన్నెండు సంవత్సరాల వయసులో ఈ దూర ప్రయాణం జరిగింది ఆ టైమ్లో మా నాన్నగారు మా తాతయ్యగారితో కలిసి నన్ను భద్రాచలం తీసుకోని వెళ్ళారు ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు మాకు దగ్గరలో గల తణుకు పట్టణం నుండి ప్రభుత్వ రవాణా సమస్త బస్సులో మేము భద్రాచలం వెళ్ళాము మరసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు భద్రాచలం చేరుకున్నాము భద్రాచలం చేరుకోని అక్కడ స్నానాలు ఇవన్నీ చేసి శ్రీరాముల వారి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకోని ఆ రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తిరిగి మా ఇంటికి అదే బస్సులో బయలుదేరాము ఈ ప్రయాణం చాలా సంతోషంగా ఆనందదాయకంగా జరిగింది అది నా చిన్నతనం అవడం అందులోనూ ఎక్కువ దూరం ప్రయాణించడం నాకు మరచిపోలేని అనుభూతిని అది కలుగజేసింది నా చిన్నప్పుడు మా నాన్నగారితో నేను నా పక్కన ఉన్నటువంటి పట్టణము అయినటువంటి తణుకుకు చాలా సార్లు ప్రయాణం చేసేవాడిని